కోనసీమ జిల్లాలో ప్రజలు రోజువారీగా ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు మొదటిది రొయ్యల పెంపక సమస్య కోనసీమ జిల్లా రొయ్యలు పెంచటానికి ప్రసిద్ధి చెందినది అయితే రొయ్యల పెంపకానికి సంబంధించిన అనేక సమస్యలున్నాయి రొయ్యలకు వచ్చే వ్యాధుల వల్ల పర్యావరణ కాలుష్యం వల్ల రొయ్యల ధరల క్షీణత వల్ల ఈ సమస్యలు రొయ్యల పెంపకుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి రొయ్యలు పెంపకం ద్వారా గతంలో మంచి ఆదాయం పొందిన రొయ్యల పెంపకం ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులును ఎదుర్కొంటున్నారు లోతుగా పాతుకుపోయిన కులతత్వం కోనసీమ జిల్లాలో కులతత్వం లోతుగా పాతుకుపోయింది ఈ కులతత్వం ప్రజల మధ్య విభజన సృష్టిస్తుంది ఇది ప్రజల సామాజిక ఆర్థిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది అలాగే కోనసీమ జిల్లాలో గృహహింస సమస్య కూడా తీవ్రంగా ఉంది ఈ సమస్య వల్ల స్త్రీలు పిల్లలు తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ ప్రజల జీవితాలను వారి శ్రేయస్సును ప్రభావితం చేస్తున్నాయి ఈ సమస్య పరిష్కరించడానికి నేతలు కృషి చేయాలి నేతల నుండి కోరే సహాయం ఏమిటంటే రొయ్యల పెంపకం సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి అలాగే లోతుగా పాతుకుని పోయిన కులతత్వం అంతం చెయ్యడానికి చర్యలు తీసుకోవాలి గృహహింస నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి